ఒకప్పుడు నేను నేను కూడా అందరిలాగే సోషల్ మీడియాలో నా ఫోటోలను షేర్ చేసుకునే వాడ్ని ఎందుకంటే అది ఒక ఫ్యాషన్ కింద మారిపోయింది అందరికీ నేను ఆ ఫ్యాషన్ ఫాలోగా చేశాను కానీ ఈ మధ్య సొసైటీలో వస్తున్న చాలా మార్పులు చాలా మార్పులను గమనించి నేను నా పోస్ట్లను అన్నీ డిలీట్ చేసేసాను ఎందుకంటే ఈ మధ్య మన సమాజం ఎట్లా ఉంది అంటే ఒక ఫోటో ఉంటే ఆ ఫోటోని ఎన్ని విధాలుగా మార్చి ఎన్ని బ్లాక్ మెయిల్లు చేసి డబ్బులు గుంజుదామని చూస్తున్నారు అలా నాకు చేస్తారని కాదు గాని ఎందుకైనా ముందు జాగ్రత్తగా నేనే అన్ని పోస్ట్లు డిలీట్ చేసి అండ్ మా ఫ్రెండ్స్తో కూడా చాలామందిని పోస్ట్ చేయొద్దు అంటున్నా ఎందుకంటే మన ఫ్యాషన్కి బాగా తెగించి అలాంటి కా అలాంటి పర్య తెచ్చుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు ప్రమాదాన్ని తెచ్చుకోవడం కన్నా తెచ్చి కొన్నాడానికి ముందే ఆపేయడమే మంచిది కొన్ని కొంచెం జాగ్రత్తలో ఉండడం ఎవరికైనా మంచిదే ఎందుకంటే ఈ మధ్య ఆడపిల్లలకు అసలు రక్షణ లేకుండా పోయింది అది కూడా మన భారతదేశంలోనే చాలా వరకు చూడొచ్చు ఎంతోమంది ఆడపిల్లలు బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్య సమాజం అలా తయారవుతుంది అంటే ఒకరు అని కాదు ఈ చాలామంది అలాగే ఉన్నారు ఎందుకంటే ఒకరిని ఉద్దేశించి అంటే అది చాలా తప్పు అవుతుంది అండ్ అది ఒక మగవారి అని కాదు మగవారిలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు చాలా చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ అబ్బాయిలకి కూడ రక్షణ లేకుండా పోయింది ఎందుకంటే ఫోటోలు యూస్ చేసుకొని ఫేస్ మార్ఫింగ్లు చేసి బాడీ డిస్పోసల్ గట్ట చేసి చాలామంది అలా ఎదుగుదాం అని చూస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజి చాలా చెడ్డదారుల్లో ఎదుగుదామని చూస్తున్నారు అలాంటి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టే అవుతుంది మనం ఒకవేళ పోస్ట్ చేస్తే నేను గ్రై నేను ప్రమాదం ఎందుకని ముందే గ్రహించి నా పోస్ట్లను డిలీట్ చేసేసాను ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ వాటిలో కూడా అన్నట్లో డిలీట్ చేసేసాను మా వీలైనంత్ వీలైనంతగా మా ఫ్రెండ్స్తో కూడా చాలా మందితో తీయించేశాను కొంత మందికి నా సాయిశక్తుల ప్రయత్నించాను ఎక్స్ప్లెయిన్ చేయ్యడానికి ఎందుకంటే ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకోవడం ఎంత మాత్రం సరికాదు చాలా సార్లు చాలా సార్లు న్యూస్లో చూసే ఉంటాం ఇలాగా ఫోటో దొరికింది అని దాన్ని ఫేస్ మార్ఫింగ్ చేసి అలా చేసి ఇలా చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజి చివరికి కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు మీదకి కూడా వస్తుంది ఇవన్నీ తగ్గించాలంటే ఒకరినొకరు మార్చుకోవాలని చూస్తున్నారు కానీ మనలో ముందు మార్పు రావాలి మనలో మార్పు వస్తేనే సమాజం మార్పు వస్తుంది సమాజం మార్పు సమాజంలో మార్పు వస్తేనే బయట భారతదేశం అనేది చాలా ప్రాముఖ్యత చెందుతుంది ఇప్పటికిప్పుడు మనం భారతదేశాన్ని మనమే కించపరచుకున్నట్టు ఉంటుంది బయట దేశాల్లో మన దేశం చాలా తక్కువగా చూస్తారు ఎందుకంటే మన దేశంలో సమాజం సమాజంలో ఉండే ఆలోచనలు అలాంటివి కాబట్టి మనకి రక్షణ లే చాలామందికి రక్షణ కూడా లేకుండా కూడా పోతుంది చాలా సార్లు ఎందుకంటే ఒకరు ఒకరు పోస్ట్ డిలీట్ చేసే ఆలోచనకి వచ్చారంటే బయట సమాజం ఎలా ఉందో తెలుసుకోవడానికి తెలుసుకొని దాన్నిబట్టి వాళ్ళు రియాక్ట్ అవడం వల్లే బయట దేశాల్లోగా ఇట్లా ఇలా ఏం జరగవు వాళ్ళు ఫ్రీగా అన్నీ పోస్ట్ చేస్తారు ఎందుకంటే అక్కడ పోలీసు అండ్ రూల్స్ అంతా ఎఫెక్ట్గా ఉంటాయి ఈ మధ్య నేనైతే చాలా సార్లు పోస్ట్లు డిలీట్ చేయ్యడానికే చూశా అండ్ మా ఫ్రెండ్స్కి కూడా చెప్పా ఇలా ఇలా జరుగుతున్నాయి బయట ఎందుకూ అవసరమా ఇవన్నీ అనేసట మన ఫ్యాషన్కి ఇంతకు మించిపోయి లేని ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు చాలాసార్లు అండ్ నేను కూడా కొన్ని కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ అంటే బయట మా ఫ్రెండ్స్కి తెలియజేసేలాగే అన్నీ చేశా సో నేను ఏ ముందు ఉండేవాడిని అంటే పోస్ట్ చేసుకునే వాడిని కానీ ఈమధ్య చాలా తగ్గించేశా మా పోస్ట్ చేసినా కూడా చాలా తగ్గించేశా ఓకే